నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయమేమిటంటే అరటిపండు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి అది మనకు చాలా విధంగా తెలుసు అరటికాయ ఉపయోగం ఉంది అరటిపండు వల్ల కూడా ఉపయోగం ఉంది కానీ అరటిపండు ఫ్రెష్ దాని కన్నా కొంచం మచ్చలు అయిన అరటిపండు మనం మనం తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎన్నో విధమైన లాభాలు చేకూరుతాయని విషయం నేను రీసెంట్గా తెలుసుకున్నాను అరటిపండి వల్ల మనకు ఎన్నో మంచి లాభాలను నేను గుర్తించాను